అవునండి మేము మాది చిత్తూరు

ఎస్ సార్ ఎస్ సార్ డెఫెనెట్లీ సార్ తప్పకుండా ఎక్కగలుగుతాం మీరెక్కడనుండొస్తన్నారు సార్ కేరళా నుంచొస్తన్నారా ఇప్పుడు మీరు చిత్తూరు గురించి తెలుసుకోవలనుకుంట్నారా అవునండి చిత్తూరు ఒక చిత్తూరు ఒక లింక్ అయ్యుందండి తమిళనాడులో కలిసిపోయుంది ఒక భాగము కొన్ని నెలల తరువాత కొత్తగా ఆంధ్రప్రదేశు ఏర్పడిన తరువాత ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది దాని తర్వాత మన చిత్తూరు కూడా ఆంధ్రరాష్ట్రానికి చెందిందిగా అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం విభజించారు చిత్తూరులో చిత్తూరులో ఫేమస్గా జరుపుకునేవి గంగమ్మ జాతరండి చిత్తూరు ఫేమస్ ఫెస్టివల్ అదీ అలానే ఇంకా చిత్తూరులో చాలా ఇష్టు చిత్తూరలోనే మన నే కాళహస్త్రి ఉన్నాది కంచుగిరి కొండ అనేది ఒకటున్నాది మళ్ళీ ఇంకా మన చిత్తూరులో ఫేమస్ మన చిత్తూరుకి దగ్గరలో అంటే కాణిపాకంలో వినాయక స్వామి గారు వెలిసారు ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ అండి బాగా అభివృద్ధి చెందిన దేవాలయాలుగా చిత్తూరులో ఫేమస్ చిత్తూరు కల్చర్ గురించి చెప్పుకోవలంటే చిత్తూరులో అందరు ప్రజలు కలిపి సంక్రాంతి పండుగను చాలా గొప్పగా చేసుకుంటారండి చిత్తూరు సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు అందరూ కా ప్రజలందరూ కలిసిమెలిసి మళ్ళీ మీరు ఇక్కడ స్టే చెయ్యాలనుకుంటే మాదగ్గర మాకొక హోటలుందండి మీకు మీరెన్నిరోజులు మీ చిత్తూరుని విసిట్ చెయ్యాలనుకుంటున్నారో అన్నిరోజులు మేము మీకు అవైలబుల్లో ఉంటాము ఉన్నాయి మీకు ఫుడ్ వచ్చి మాకు ఫేమస్ ఫుడ్ ఉందండి మా చిత్తూరుకి ఫేమస్ ఫుడ్ ఉంది మీకు మాకిక్కడ మీది మేము మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారంటే మేము మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి మాకు ఆఫీస్ ఉంది మీరు అక్కడొచ్చి కాంటాక్ట్ అయినారంటే మీకు మేము అన్ని మీ డీటైల్స్ మా మేనేజర్ గారు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి